నాకు సంతోషం లేదా ఇతర భావోద్వేగాలను అనుభవించటం అంటే నాకు చాలా ఇష్టమైన సంఘటన అయితే నేను సంతోషాన్ని కలిగించే పనులు గురించి చెప్పగలను మరియు వాటి గురించి మాట్లాడగలను సంతోషాన్ని కలిగించే కొన్ని పనులు నాకు ప్రియమైన వారితో సమయం గడపడం కొత్త విషయాలు నేర్చుకోవటం సహాయం చేయటం సృజనాత్మకకంగా ఉండటం ప్రకృతిలో సమయం గడపటం ఈ పనులు సంతోషాన్ని కలిగించే అనేక కారణాలు ఉన్నాయి ప్రియమైన వారితో సమయం గడపటం మనకు సంబంధం మరియు ప్రేమ యొక్క భావాన్ని ఇస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవటం మనకు

మరియు సంబంధం ఉన్న భావాన్ని ఇస్తుంది సృజనాత్మకంగా ఉండటం మనకు సంతృప్తిని మరియు అర్థం యొక్క భావాన్ని ఇస్తుంది ప్రకృతి సమయం గడపడం నాకు ప్రశాంతమైన మరియు సంతృప్తి యొక్క భావాన్ని ఇస్తుంది సంతోషం ఒక సంక్లిష్టమైన భావోద్వేగాలు మరియు దీన్ని కలిగించే అనేక అంశాలున్నాయి